మా శ్రీకాకుళం జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండుగలు చాలా ఉన్నాయి దీపావళి హోలీ ఉగాది సంక్రాంతి మొదలైన పండుగలను మేము ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం మరియు అది సాంప్రదాయకంగా నమ్మకాల నమ్మకంతో దేవుళ్ళను కొలుచుకుంటాం ముఖ్యంగా దీపావళి వచ్చి నోములు నోచుకుంటాము అది ఆ నోములకి మా చుట్టుపక్కల బంధువులు అందరు వస్తారు అందరం కలిసిమెలిసి తింటాము అది సాంప్రదాయంకి ప్రతి ప్రతిబింబం ఇంకొకటి హోలీ హోలీ వచ్చిఫ్రెండ్స్తో వేరే వేరే డిస్టిక్లో ఉన్న ఫ్రెండ్స్తో ఆడుకుంటాము ఆ ఆడుకునేటప్పుడు చాలా వేరే వేరే రకాల నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ వస్తారు ఆ ఫ్రెండ్స్ మన నమ్మకాలకు ప్రతికగా ఉంటారు ఉగాది అయితే ఉగాదికి చెప్పనవసరం లేదు రకరకాల రకరకాల స్వీట్స్ రకరకాల అదే చట్ని వేసుకుంటాము ఉగాది పచ్చడి వేసుకుంటాము ఆ ఉగాది పచ్చడి అన్నీ రుచులు పుల్లగా పుల్లదనం అన్నీ కలగలిపి ఉంటాయి ఆ కలగలిపి ఉన్న ఫెస్టివల్ అన్నింటికి సాంప్రదాయానికి నమ్మకానికి ప్రతిబింబంలాగా ఉంటాయి సంక్రాంతి అయితే మేము ఇది మా మా ఆంధ్రప్రదేశ్లో అయిన మా శ్రీకాకుళంలో పెద్ద పండుగ ఇక సంక్రాంతి అసలు చెప్పనక్కర్లేదు చుట్టుపక్కల ఉన్న అక్కా చెల్లి ముసలి ముదుక అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము భోగి మంటలు వేస్తాము ఇంటి ముంగట కల్లాపు చల్లి ముగ్గులు వేస్తాము ఇవన్నీ మా సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబం ఇవన్నీ స్థానిక సాంప్రదాయాలు ఎందుకంటే వేరే డిస్టిక్లో ఇంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరు ఈ సంక్రాంతి అనేది మా డిస్టిక్లో ఎక్కువ జరుపుకుంటాం అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అనేది చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎందుకంటే అది అన్నీ త్రీ డేస్ జరుపుకుంటాము సంక్రాంతి మకర సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు మూడు రోజులు జరుపుకుంటాము మా డిస్టిక్లో ఇది అన్నీఫెస్టివల్స్ కంటే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే సంక్రాంతి అది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము